గుడ్ మార్నింగ్ చెప్పండి

ఇంకా ఇంకా ఏమి అనిపిస్తుంది ఇంకా ఇంకా తింటున్నారా రోజు సరిగా తింటున్నావా ఇంకా వామిటింగ్స్ ఏమైన అయితున్నాయా మోషన్స్ వామీటింగ్ కడుపు టైట్గా ఉండడము నిద్ర క నిద్ర పట్టకపోవడము యూరిన్ ఏమైన మంట వస్తుందా నడుము నొప్పి కడుపు నొప్పి తల ఇంకా ఇంకా ఇంకా ఏమైనా తిప్పినట్టు అనిపిస్తుందా అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అలాఅనిపిస్తుంది రోజు అంతా ఉంటుందా లేకపోతే ఈ సమయంలో అలా ఉంటుందా మీరు ఏమి పని చేస్తారు ఎండకు ఎక్కువ ఉంటారా

ఓకే మరి కొన్ని నేను టెస్టులు రాసిస్తాను టెస్టులు చేయించుకోండి దాన్ని బట్టి మనం చూద్దాం ఏమవుతుంది అనేది మరి దానికి సుమారుగా ఒక రెండు మూడు వేలు ఖర్చు అయి ఖర్చు వస్తుంది సరే ఓకే టెస్టులకు రాసిస్తాను చేయించుకొని వచ్చి చెప్పండి ఇంకా మరి ఇంకా

అంటే మీరు అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతుంది సుమారుగా వారం అవుతుందా పది రోజులు అవుతుందా రెండు రోజులు అవుతుందా అంటే అప్పటి నుండి ఏమి టాబ్లెట్స్ ఏమి వాడలేదా ఒక టాబ్లెట్ కూడా అంటే టాబ్లెట్స్ ఏమి వేసుకుంటలేరా రాస్తాను రాస్తాను ఓకే నేను రాసి ఇచ్చిన రాసిస్తాను మీకు వాట్సాప్ చేస్తాను అవి వాడుకోండి నేను టెస్టులు కూడా టెస్టులు కూడా మీకు పంపిస్తాను అవి చేసుకోండి చేసుకున్నాక నా దగ మళ్ళీ నాకు చెప్తే దాన్ని బట్టి రాస్తాను దా ఇంకా ఇంకా ఇంకా ఏమైన ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు ఫోన్ చేయండి నేను ఎ ఎట్లా ఎట్లా ఉండాలో అన్నీ చెప్తాను నిద్ర నిద్ర అయితే సరిగా పడుతుంది కదా కాళ్ళ నొప్పులు కాళ్ళ వాపులు ఏమి లేవు కదా సరే మీరు వాటర్ ఎక్కువ తీసుకోర్రి వాటర్ ఎక్కువ తీసుకోండి కొంచెం ఫోన్కి దూరంగా ఉండుర్రి ఓకే మేడం థ్యాంక్ యూ